క్రీడల్లో స్త్రీలు ఆడే కొన్ని క్రీడలున్నాయి ఇందులో ముఖ్యంగా హాకీ మరియు టెన్నిస్ అనే క్రీడలున్నాయి ముందుగా టెన్నిస్ అనేది ఒక రాకెట్ క్రీడా ప్రతీ క్రీడాకారుడు తాడుతో కట్టిన టెన్నిస్ రాకెట్ను ఉపయోగించి నెట్టుపై లేదా చుట్టుపక్కల మరియు ప్రత్యర్థి కోర్టులో బంతిని కొడతారు ఆ బంతి ఉపయాలు చేయడం లక్ష్యమనమాట ఒక ఆటగాడు బంతిని విజయవంతంగా తిరిగి ఇవ్వలేకపోతే ప్రత్యర్థి ఒక పాయింట్ స్కోర్ చేస్తాడు అలానే హాకీ అనేది వేసవి మరియు శీతాకాలంలో ఆడవలసిన క్రీడ ఈ క్రీడలు నిరిష్ట సమయాల్లో ఉంటాయి ఆటగాళ్ళు సంఖ్యని చూసుకోవాలి దుస్తులు మరియు ఆడే ఉపరితలంలో అన్ని చూస్కొని వాళ్ళు కర్రలను ఉపయోగించి రెండు జట్లను లక్షణాలు పంచుకుంటాయి